శ్రీకాకులం జిల్లాలో స్థానికంగా అందుబాటులో ఉన్న కొన్నీ విద్యా శిక్షణ అవకాశాలు ఏవి ఈ అవకాశాలు జిల్లా మొత్తంగా అభివృద్ధికి పెరుగుదలకు ఏ విధంగా దోహదపడుతాయి విద్యా శిక్షణ అవకాశాలు అభివృద్ధి పెరుగుదల దగ్గరలోని కొన్నీ ప్రజా ఆదరణ పొందిన శిక్షణా తరగతులు కానీ ప్రవేశ పరీక్షల తయారీ కేంద్రాలు కానీ కొన్నీ చెప్పగలరా ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఏమిటి వ్యవసాయ ఆవిష్కరణలు మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ను విస్తరించుకోండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం జిల్లాలో కూడా విద్య శిక్షణా అవకాశాలు ఉన్నాయి అవి చాలా అభివృద్ధి చెందినవి అభివృద్ధి చెంది పెరుగుదలకు కూడా దోహద పడుతాయి అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు ఇంకా మెడికల్ కాలేజు ఇలాంటివి అన్నీ కూడా ఉండడం జరిగింది గిరిజన విద్యా అని చెప్పీ గురుకుల పాఠశాలల్లో అలాంటివి కూడా ఉండడం జరుగుతుంది అవన్నీ కూడా ప్రసెంట్ పిల్లల్ని అందరిని యువతని చదువుకోని మంచి పేరు తెచ్చుకోవడానికి కావాల్సినవి ఉన్నాయి అక్కడ కూడా తయారు చేయడం జరుగుతుంది